స్కూల్లో నాకు ఇష్టమైన సబ్జెక్ట్ తెలుగు ఎందుకు అన్నట్లు అయితే నాకు మాతృభాష అంటే చాలా ఇష్టము మాతృభాషలో మాట్లాడాలన్న చదువుకోవాలన్న చాలా ఇష్టము చిన్నపటినుంచి నేను మాతృ మా అమ్మ దగ్గర నుంచి ఈ భాషాను నేర్చుకున్నాను దానివలన ఈ భాష అంటే నాకు చాలా ఇష్టం అర్థం చేసుకునేకి సులభంగా ఉంటుంది కావున నేను ఈ భాషను చాలా ఇష్టపడతాను అందుకే నాకు ఇష్టమైన భాష ఏది అనగా నేను తెలుగు అని చెప్తాను అలాగే ఎందుకు ఇష్టం అనట్లైతే నాకు ఈ భాష సులభంగా అర్దం అవుతుంది ఎందుకన్నట్లు అయితే నేను చిన్నపట్నుంచి ఈ భాషను చదువుతున్నాను కావున ఈ భాష నాకు సులభంగా అర్దం అవుతుంది అలాగే ఇంకా చెప్పాలంటే తెలుగులో ఉండే పద్యాలు గేయాలు మరియు రచనలు కావ్యాలు అన్ని నాకు చాలా ఇష్టము ముఖ్యంగా తెలుగులో ఉండే పెద్ద బాల శిక్షను చదవాలంటే నాకు చాలా ఇష్టమని నేను చెపుతున్నాను ఎందుకు అన్నట్లైతే అది చదవడానికి రాయడానికి చాలా సులభంగా ఉంటుంది అలాగే తెలుగు నేర్చుకున్నట్లయితే మిగతా భాషలు చాలా సులభంగా నేర్చుకోవచ్చును అందుకే నాకు తెలుగు భాష అంటే చాలా ఇష్టము తెలుగు భాషపైన ఉండే మక్కువ నాకు చాలా ఉంది